పర్యాటక పరిశ్రమను మెరుగుపరచడంలో ప్రభుత్వ విధానాలు ఇట్టి రీతిగా వాటి పాత్రను పోషించాలి అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాము పర్యాటక ప్రాంతాలను మనం చూస్తే కనుక టూరిజం అండి టూరిజం డెవలప్మెంట్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే చాలా చేస్తూ ఉంది కానీ కొన్ని పర్యాటక ప్రాంతాలు సపోజ్ మన కైకలూరు దగ్గర ఆటపాకా అని ఒక ప్రాంతము ఉంటుంది అక్కడ ఆ ఏరియాకి అది కూడా ఒక పర్యాటక ప్రాంతమే అక్కడికి అక్టోబర్ నవంబర్ ఆ టైంలో మరి పక్షులు వలస వస్తూ ఉంటాయి చాలా రకరకాల పక్షులు వాటిని చూడడానికి ప్రజలు చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు అక్కడ మనం చూస్తే కనుక మరి ముందు కన్నా కూడా ఇప్పుడు ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ చేసింది చాలా మరి వసతులు మరి ప్రజలకి కల్పిస్తూ వచ్చింది ప్రభుత్వం కానీ అక్కడ మనం చూసినప్పుడు ఇంకా రోడ్లు వేయని పరిస్థితి కొన్ని మరి మైనస్ పాయింట్లు ఉన్నాయి వాటిని మెరుగుపరచాలి ప్రభుత్వం ఇంకా అట్లాగే కొన్ని పర్యాటక ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలు మరి మెరుగు పరచబడకుండా మరుగున పడిపోతూ ఉన్నాయి అండి మరి వాటి విషయంలో కూడా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోని పర్యాటక ప్రాంతాల్ని మనం మెరుగుపరిచినప్పుడు మరీ ప్రజలు అనేకమంది వాటిని వాటి గురించి తెలుసుకోవడానికి ఆ ప్రాంతం దేనికి సంబంధించింది అని తెలుసుకోవడానికి ఎక్కువ అవగాహన కలుగుతుంది ఎలా అంటే అది ప్రభుత్వం మరి మెరుగుపరిచే విషయంలో తన పాత్రను ముందు మెరుగుపరుచుకుని ఆ ప్రాంతాలని డెవలప్ చేసినప్పుడు పర్యాటక ప్రాంతాలు ఇంకా అనేకమైనవి విస్తరిస్తాయి